మనకి విమాన సమయం ఎలా ఉండాలంటే మనకి తగ్గట్టు మనం ఎప్పుడు వెళ్తే అప్పుడు ఉండేటట్టు మనకి ఒక విమానం అనేది ఉండాలి మనకి కావాల్సిన సమయానికి అందుబాటులో ఉండే విమానం ఉండాలి మనము ఎక్కడ వెళ్ళినా మనం ఎక్కువ సేపు నిలబడకుండా మనకి వెళ్ళగానే తక్కువ డబ్బులతో ఎక్కడికైనా వెళ్ళగలిగే ఒక విమానాశ్రయం అయితే ఉండాలి మనకి డబ్బులకి మించి ఎక్కువ డబ్బులు కాకుండా తక్కువ డబ్బులో ఉండాలి మనం తినే ఆహారం కూడా దొరకాలి మంచి తొందరగా వెళ్లే దానికి సమయాన్ని ఉండాలి మనం మంచి అనుభూతి ఉండాలి